అమెరికాలో మంచిగ చదువుకోవచ్చు అమెరికా వెళ్లాలనుకుంటున్నాను అమెరికాలలో చాలా అంటే చాలా మంచిగ చదువుకోవచ్చు అక్కడ చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి అది కాకుండా మనకి పెద్ద మంచి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మంచి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి తక్కువ తక్కువ పైసలలోనే మనము ప్రతి ఒక్క యూనివర్సిటీలో చదువుకోవచ్చు అమెరికాలో అది కాకుండా మనం ప్రతీ ప్రతీ సబ్జెక్టు అంటే ప్రతీ ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అక్కడ ఇంకా అవే కాకుండా మనం మంచి మంచివి చదువుకోవచ్చు ఏదైనా సరే చదువుకు సంబంధించిందంటే అమెరికా వెళ్లచ్చు అందుకే నేను అమెరికా వెళ్లాలనుకుంటున్నాను అమెరికా అనేది చాలా అంటే చాలా చాలా చాలా పెద్ద పెద్ద పెద్ద దేశము చాలా పెద్ద దేశము ఆ దేశంలో మనము వాషింగ్టన్ అని ఉంటుంది వాషింగ్టన్లో కూడా చాలా మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ యూనివర్సిటీకి వెళ్లాలనుకుంటున్నాను ఇంకా అది కాకుండా మంచిగ చదువుకోవాలి అనుకుంటున్నాను చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాను ఇవే కాకుండా ఇంకా మనం ఏదైనా చేయాలనుకున్నా గానీ చదవాలనుకున్న అమెరికాకి వెళ్ళవచ్చు మంచిగ మంచి అంటే మంచిగ చదువుకోవచ్చు ఆడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అది కాకుండా మనం ఏదైనాసరే మనం చేయాలన్నా అక్కడ చేయొచ్చు ఇంకా మనం ఏదైనా అక్కడ టూరిస్ట్ అంటే ఎక్కడైనా మంచి మంచి ఆడుకోనీకి గానీ ఇంకా ఈత కొట్టనీకి అని ఎటన్నా వెళ్లాలంటే దుబాయ్ వెళ్ళాలి దుబాయ్ దుబాయ్లో ఏంటంటే మనం ఏదైనా సరే ప్రతీ ఒక్కటి చూడొచ్చు ఆడ చాలా చాలా బంగారం దొరుకుతుంది తక్కువలో తక్కువ పైసలకి బంగారం దొరుకుతుంది ఆ బంగారాన్ని మనం కొనుక్కోవచ్చు అది కాకుండా ఆడ ఎత్తైన ఎత్తైన ప్రదేశాలుంటయి ఎత్తైన బంగళాలు ఉంటాయి ఆ బంగళాల మీదికెళ్ళి మనం ఆకాశాన్ని ఇంకా అక్కడున్న బిల్డింగ్లన్నీ చూడొచ్చు అది కాకుండా ఆడ ఇసుక ఇసుకలో ఇసుకలో ఏడైనా తిరగవచ్చు మట్టిలో ఆ మట్టిలో మనం బండి నడపొచ్చు ఆడుకోవచ్చు ఒంటెలతోని ఆడుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అక్కడ అది కాకుండా మనం నీళ్లలో కూడా అడుకోవచ్చు అది నీళ్ళల్లో తీసుకోబోతది షిప్లో నీళ్లలో తీసుకపోయి ఒక దగ్గరికి తీసుకుపోయి లోపలికి తీసకపోయి చాపలు చూపిస్తారు అన్ని చేయొచ్చు అక్కడ దుబాయ్లో అదే కాకుండా మనం ఏమైనా చేసినా దుబాయ్లో మనకు తెలిసిపోతుంది చాలా నీట్గా తిరగువచ్చు అది తిరగనీకి చాలా మంచి మంచి అంటే మంచి చాలా మంచి ప్లేస్ ఈ దుబాయ్ అనేది దుబాయ్ అనేది ఏడైనాసరే తిరగొచ్చు అంటే చాలా చాలా పెద్ద పెద్ద పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కార్లు చాలా పెద్ద పైసలు చాలా ఎక్కువ పైసల కార్లు ఉంటాయి ఎక్కడ చూడని కార్లు కూడా దుబాయ్లో ఉంటాయి అందుకే మనం దుబాయి వెళ్తే అన్ని కార్లను చూడొచ్చు అంటే ఎంత పెద్ద పెద్ద కార్లు అంటే ఎంత పెద్ద పెద్ద అంటే చాలా చాలా చాలా పెద్ద పెద్ద కార్లు చూడొచ్చు దుబాయ్లో ఆ దుబాయ్లో మనకు చాలా అంటే చాలామంది అంటే ముస్లిమ్స్ ఉంటారు అక్కడ అదంతా దుబాయ్ అనేది ముస్లిమ్స్ దేశం కాకపోతే అక్కడ చాలా మంచిగా చూసుకుంటారు మంచి ఫుడ్ దొరుకుతది ఏదైనాసరే దొరుకుతుంది అక్కడ చాలామంది చాలా తిరగొచ్చు చూడొచ్చు మంచిగా లైఫ్ మంచిగ మన జీవితాన్ని చాలా మంచిగా చూసుకుంటారంతా మళ్లీ ఇంకొకటి మన ఇండియా ఇండియకి ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి తిననీకి దొరుకుతుంది ఎక్కడపోయినా తిననీకి దొరుకుతుంది మనకు ఏడ రోడ్లమీద గానీ ఎక్కడైనా సరే తిననీకి దొరుకుతది ఎక్కడతిన్న ఏంచేసినా ఎవ్వరు ఎవ్వరు పట్టించుకొనెటోలు ఎందుకంటే తిన్ తిన్ తినడమే అక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు తినడానికి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటరు ఇండియాలో సెకండ్ రెండో అయిన ప్రదేశం ఎక్కువ ఎక్కువ పబ్లిక్ ఉన్న దేశంలల్ల మన ఇండియా ఇంకా అది కాకుండా తిననీకి అయితే ప్రతీ దగ్గర ప్రతీ దగ్గర అంటే ప్రతీ ప్రతీ స్టేట్స్లల్లో ఒక్కొక్క ఒక ఏమంటారు తిననీకి దొరుకుతుంది ఒక్కొక్క మంచి మంచి తిననీకి దొరుకుతాయి లైక్ దోస వడ బోండా ఇడ్లీ పూరి మైసూర్బజ్జి ఇంకా అది కాకుండా ఇంకా మన పూరీలు వడ వడలు ఇంకా అది ఏమంటారు పులిహోర దద్దోజనం బిరియాని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పులావ్ బ బోటి పాయ ఇట్లా చాలా ఐటమ్స్ దొరుకుతాయి ఓకే అది కాకుండా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఆడ మంచిగ తిరగనీకి గోవా బీచ్ మళ్లీ శ్రీ శ్రీలంక ఇండియన్ బార్డర్ మధ్యల మళ్లీ అది కాకుండా మనం పక్కన ఎత్తైన ప్రదేశాలు పోవచ్చు మంచుగడ్డలు చూడొచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ల ఇలా చాలా చాలా చాలా పెద్ద పెద్ద ఎత్తైన ఎత్తైన చాలా పెద్ద పెద్ద పెద్ద పెద్దవి కొండలు ఉంటయి అక్కడ ఆ కొండలల్ల చూడొచ్చు మళ్ళీ మంచి మంచి కొండల మీదికెళ్లి మనం పోవాలనుకుంటే ఆడ మంచిగ ఎక్కనీకి మనకేదైన అందుబాటులో ఉంటయి అందుబాటులో చూసుకుని ఎక్కవచ్చు కాని పెద్దపెద్ద కొండలెక్కలేము అదికాకుండా మళ్ళీ ఈ మంచి మంచి రూట్లు అంటే మంచి మంచి జాగలు ఉంటాయి చూడనీకి వెళ్లొచ్చు ఎటైనా మనకు ఎటైనా వెళ్లనీకి గానీ మంచిగ ఈజీగా ఉంటుంది ఎటువెళ్లినా మనకు ఈ మన మనం తప్పిపోకుండా వెళ్ళిపోతం అలా అని అంతే